ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ విద్యా వ్యవస్థ స్కూల్ మానేస్తు ఉన్నటువంటి పిల్లలను మళ్ళీ లే వాళ్ళని మళ్ళీ చేర్చి చేర్పించుకోవడం కానీ అబ్స్కాండ్ అయినటువంటి విద్యార్థులను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మళ్ళీ స్కూలు చేర్పించి చేసుకోవడము అలాగే తరచుగా అప్పుడప్పుడు స్కూళ్ళు పోకుండా బయట తిరిగే విద్యార్థులను వాళ్ళని హాజరు అయ్యేటట్టుగా చేసుకోవడము కానీ వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ బాగా పనిచేస్తుందని నా అభిప్రాయము